మేము మొన్న ఇన్వర్టర్ కొనుకున్నాము అది బాగా పనిచేస్తుంది బాగా ఉంది ఆ తరువాత మా బాబు బండి కొనుకుందాము అన్నాడు బండి కొనుకున్నాము బండి కొనుకున్న తరువాత బండి ఊరి ఊరికే తీసుకున్న నెలకే బాగా రిపేర్ రావడము విసిగించడము ఎక్కడ ఎక్కడంటే అక్కడ ఆగిపోవడము స్టార్ట్ కాకపోవడము బాగా ఇబ్బంది పెడుతూ ఉంది పెడుతూ ఉంటే అదే ఫస్టు తీసుకున్నది మీ కంపెనీలో బాగానే ఉంది కదా అని కంపెనీ వాళ్ళని కూడా అడిగాము అడిగితే అది నాది అది ఏమీ లేదమ్మా అది ఇది అని రెండు మూడు రోజులకి ఒకసారి బాగు చేయించి మళ్ళీ ఇస్తున్నారు టైము ఉంది కదా మీకు కార్డ్ ఉంది కదా అది ఇది అని చెప్పేసి రోజూ తీసుకెళ్ళేది రిపేర్ చేయించేది మళ్ళీ ఇస్తున్నారు ఇచ్చినా కానీ మళ్ళీ సేమ్ అలానే ఇది అయిపోతూ ఉంది పోతూ ఉంటే మాకు చిరాకు వస్తూ ఉంది కంపెనీ వాళ్ళని గట్టిగా అడిగినా గాని బాగు చేయిస్తాము అని అంటున్నారు కానీ మేమేమి చేయలేమమ్మా బాగవుతుంది అది ఇది అని చెప్తున్నారు అలా మీ దగ్గరకి వచ్చాకే అలా అవుతుంది ఎందుకు అవుతుందో ఏమో మాకు చెప్తున్నారు కానీ దానికి కరెక్ట్ ఇది మాకైతే దానికి దాన్ని గురించి ఏమీ చెప్పట్లేదు ఇక లాస్ట్కి వచ్చేసరికి చిరాకు వచ్చి దాన్ని మూలన పడేసాము మూలన పడేసి ఇంకా మా అబ్బాయి అయితే ఇంకొకటి కొనుకుందామని అనుకుంటున్నాడు ఇంకా అంతే ఇంకా అంతకన్నా ఏం చెప్పలేము కదా